మేము మా మా వారు అందరు మా ప్రాంతాలలో ఉన్న వారు అందరు కలిసి జరుపుకునే కొంచెం అందరు జరుపుకునే వేడుక ఏమిటంటే అంబేద్కర్ జయంతి అండ్ అది ఏప్రిల్ పద్నాలుగు జరుగుతుంది ప్రతి సంవత్సరం అది ఎలాగ అంటే మా ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ రావు బొమ్మ దగ్గర ఒక స్కూల్ అనేది ఉంటుంది ఆ స్కూల్ వద్ద ప్రతి అంబేద్కర్ జయంతికి భోజనాలు అనేవి పెడతారు పొద్దున్న అంబేద్కర్ జయంతి రోజు ఆ స్ ఆ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు అలాగే కొన్ని మోటివేషన్ చేసేలాగా కొంతమంది వచ్చి అక్కడ స్పీచ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కొంచెం అలా ఇచ్చిన తర్వాత అక్కడ కొంచెం ర్యాలీ అనేది జరుగుతుంది మొత్తం ఊరంతా కూడా అంబేద్కర్ గారు చెప్పిన సూక్తులు అలాగే వారి చేసినా కొంచెం మంచి పనుల గురించి వివరిస్తు వారు మొత్తం ఆ ఊరు మొత్తం తిరుగుతు ఉంటారు పొద్దున్న అంతా తర్వాత రాత్రికి ఆ స్కూల్ వద్ద ఒక విందు అయితే ఏర్పాటు చేస్తారు మొత్తం మా కమిటీ వారు అందరికి భోజనాలు అనేవి ఏర్పాటు చేస్తారు చికెన్ కర్రీ వైట్ రైస్ అలాగే కొంచెం బిర్యానీ అలాగే ఒక సాంబారు వై స్ పెరుగు వైట్ రైస్ ఇలా గుడ్డు ఇలా వారికి తోచిన విధంగా చందాలుగా వారు కొంచెం కలెక్ట్ చేసి కమ్యూనిటీ వారందరికి భోజనాలు అనేవి ఏర్పాటు చేస్తారు ఆ రోజు మొత్తం మా ప్రాంతంలో ఉన్న మా కమ్యూనిటీ వారందరు కలిసి భోజనం చేయడం జరుగుతుంది కుటుంబంతో కలిసి అందరు వస్తారు అక్కడికి వారు అందరు అక్కడికి వెళ్ళి భోజనం చేసి ఆ విందులో పాల్గొని దాన్ని జయప్రదం చేస్తారు అలాగే మేము కూడా ప్రతి ఒక్క ఈవెంట్లో పాల్గొంటాము అలాగే ఇంకొకటి ఏంటంటే కోత పండుగ అనేది జరుగుతుంది మా చర్చిలో ఆ కోత పండగ రోజు ప్రతి ఒక్కరు కూడా చర్చిలో ఏదో ఒక విధంగా వారు వారి సహాయం స సదుపాయాలు అందిస్తారు అంటే ఎక్కడి నుంచో వారి ఇంటి దగ్గర నుంచి వండడం కానీ లేకపోతే బయట నుంచి తెచ్చి ఇక్కడ అమ్మి ప్రజలకు అమ్మి వచ్చిన డబ్బుని దేవునికి కానుక రూపంలో వేయడం జరుగుతుంది అలా రోజు మాత్రం మొత్తం అందరు ఇక్కడే కూర్చుని తింటారు అలాగే రకరకాల పిండి వంటలు కొను కొనుగోలు చేస్తారు అమ్ముతారు కొంతమంది పిల్లలు అయితే కొన్ని ఆ ఆటలు పెట్టి ఆటల ద్వారా వచ్చిన డబ్బుల్ని దేవునికి ఇవ్వడానికి ఎంతో ఇష్టపడి ముందుకు వస్తారు ఇలాంటివి అన్నీ జరుపుకుని మేము మా కమిటీలో కలిసి ఉండడానికి ప్రయత్నిస్తాము